మా గ్రామంలో ఎక్కువగా ఏంటంటే బట్టల వ్యాపారాలు బాగా పెడుతుంటారు బట్టలు ఎందుకంటే మాకు ఇక్కడ చీరాల చాలా దగ్గర చీరాలలో మంచి మంచి చీరలు అమ్ముతూ ఉంటారు డిజైనర్ శారీస్ పట్టు శారీస్ ఇవి కూడా చాలా తక్కువ రేటుకు వస్తాయి మాకు అవి ఇక్కడ తీసుకొచ్చాక ఫైవ్ హండ్రెడ్ పెట్టి కొనింది ఇక్కడ సిక్స్ సెవెన్ హండ్రెడ్ కూడా అమ్ముకోవచ్చు కాబట్టి బట్టలు బిజినెస్ అనేది బాగా ఎక్కువగా జరుగుతుంది ఇక్కడ ఇంకా అంతేకాదు ఇక్కడి నుంచి మచిలీపట్నం అని కూడా ఉంటుంది దూరమే కానీ ఇక్కడ దొరికే వన్ గ్రామ్ గోల్డ్ వన్ గ్రామ్ గోల్డ్ శారీస్ ఇవి బాగా ఎక్కువ అంతేకాదు స్వీట్స్ కూడా బాగా తయారు చేస్తారు అనమాట ఈ శారీస్ అన్నిట్లో చూసుకున్నట్లయితే పట్టు శారీస్ వర్క్ శారీస్ బాగా సేల్ అవుతూ ఉంటాయి ఇప్పుడు అప్పుడు ఎక్కువగా ఏంటంటే పట్టు శారీస్తో హాఫ్ లంగా వోణీలు కుట్టించుకుంటున్నారు కదా కాబట్టి ఎక్కువగా పట్టు శారీస్ లంగా వోణీలు